మన భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పండుగలు సెలవులు చాలానే ఉన్నాయి ముఖ్యమైన పండుగలు ఏవి అంటే సంక్రాంతి ఉగాది దసరా దీపావళి ఇలా చాలా పండగలు ఉన్నాయి ఇలా ఈ పండగల్లో మనం చాలా మన కుటుంబాలతో సహా అందరు కలిసి జరుపుకునే పండగలివి సంక్రాంతి అనగానే మన కుటుంబం మొత్తం కలిసి జరుపుకుంటాం ఇక్కడ చిన్న పిల్లలు పతంగులు ఇలాంటివి చాలా ఎగరేయడం గోలి అడడం ఇలాంటివి చాలా చేస్తా ఉంటారు ఇంకా దసరా అంటే పది రోజులు సెలవులు ఇస్తారు పది రోజుల్లో మనం బయట ప్రాంతాల్లో అయితే బాగా పండగను జరుపుతారు కానీ కొన్ని ప్రాంతాల్లో ఆ పండుగని జరుపుకోరు ఇలా మనకి ఇంకా దీపావళి అంటే నరకాసురిడిని చంపిన రోజు ఆరోజున మనం చాలా టపాసులు ఇవన్నీ బాంబులు అవన్ని పేలుస్తా ఉంటారు పిల్లకాయలు ఎక్కువగా తరచుగా మనం ఇంకా ఉగాది అంటే మన నూతన సంవత్సరం ఆరోజు నూతన సంవత్సరంగా ప్రకటిస్తారు ఆ రోజు మనం ఉగాది పచ్చడి చేసుకొని నోరు చేదు చేసుకుంటాం నోరు మనం ఉగాది పచ్చడి ఎట్లా చేస్తామంటే మామిడికాయ వేప ఇంకా బెల్లం ఇలాంటివన్నీ కలిపి మిక్స్ చేసి మనం దాన్ని అనేది తింటాం అనమాట ఈ పండగల్లో మనం అంతా కుటుంబం మొత్తం జరుపుకునే పండుగలు ఇవి ఇంకా మనం సెలవులు అంటే గాంధీ జయంతి రిపబ్లిక్ డే ఇంకా ఇండిపెండెన్స్ డే ఇలా అని చాలా సెలవులే వస్తాయి మనకు ఇంకా ఆదివారాల్లో తరచుగా వచ్చే సెలవులు ఏమంటే ఆదివారం సెలవులు మనం వీకెండ్ గా ప్రకటించుకోవచ్చు వాటిని కూడా ఇలా మనం పండగలు ఇంకా సెలవులు అనేది జరుపుకుంటాం అనమాట